డ్రాయింగ్ ఈసే ప్రక్రియ ప్రతి ఆర్టిస్ట్కు విభిన్నంగా ఉండొచ్చు కానీ నేను సాధారణంగా అనుసరించే పద్ధతి ఇది మొదరిది ఐడియా మరియు ప్రేరణం మొదటిగా నేను ఏది గీయాలనుకుంటున్నానో నిర్ణయించుకుంటాను ఇది నా మనసులో వచ్చిన ఆలోచన అయి ఉండవచ్చు లేదా ఫోటోలు పుస్తకాలు ఆన్లైన్ రిఫరెన్స్లు చూసే ప్రేరణ పొందుతాను పింట్రెస్ట్ ఆర్ట్ స్టేషన్ వంటివి వాడతాను రెండోది రఫ్ స్కెచ్ ఒక సింపుల్ స్కెచ్ను తయారు చేస్తాను దీనిలో ప్రాథమిక ఆకృతులను మాత్రమే చేర్చుతాను ఆ తర్వాత మూడోది వచ్చేసి డీటెయిల్స్ మరియు రిఫరెన్స్లు రఫ్ స్కెచ్ పూర్తయిన తర్వాత అది మరింత రియలిస్టిక్గా కనిపించడానికి ట్యూ పైన ట్యూనింగ్ చేస్తాను అప్పట్లో అదపు రిఫరెన్సులు చూస్తాను మరి ఇంకా లైనింగ్ మరియు షేడింగ్ రఫ్ స్కెచ్ను క్లీనింగ్ చేసి అవసరమైన లైన్స్ను స్పష్టంగా డ్రా చేస్తాను ఆ తర్వాత పెన్సిల్ షేడింగ్ ఎచ్చింగ్ బ్లెండింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగించి డెప్త్గా జత చేస్తాను ఆ తర్వాత ఫైనల్ టచ్చెస్ డ్రాయింగ్ పూర్తి యొక్క చిన్న చిన్న సవరణలను చేసి హైలైట్స్ కాన్స్టెంట్గా బలపరిచే పనులు చేస్తాను ఈ నేనైతే గీసిన డ్రాయింగ్ వెనుక కథ నా చివరి డ్రాయింగ్లో ఒక పురాతనమైన దేవాలయం మరియు దాని చుట్టూ ప్రకృతి వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేశాను నేను రెఫరెన్స్ కోసం ఇండియన్ టెంపుల్స్ యూట్యూబ్ వీడియోస్ మరియు పాత ఆర్కిటెక్చర్ల డ్రాయింగ్లని చూశాను ఇది మిక్సడ్ మీడియా ఆర్ట్ పెన్సిల్ స్కెచ్ వన్నె చిత్రాలు కలిపి చేసిన పని ఇలా నేను కొత్త డ్రాయింగ్లను గీస్తాను